చిత్తూరు జిల్లాలో ప్రజలు వృత్తులు ఉపాధ్యాయులు అవి ఏవి తెలుసుకోవాలనుకుంటే సమాజంలో ప్రజలు జీవాభివృద్ధి కోసం వాళ్ళకు ఇది నచ్చినట్టు వృత్తులు పనిచేస్తూ బ్రతుకుతూ ఉంటారు ప్రజల అభి అభిప్రాయం అభిప్రాయంతో నైపుణ్యాలు గల వ్యా వ్యా వ్యాపారం ఏదో చేస్తూ బతుకుతూ ఉంటారు కొంతమంది వ్యవసాయం వ్యాసాయమే అనుకుంటూ వాళ్ళ పని అది వృత్తిగా చేస్తూ బతుకుతూ ఉంటారు కొంతమంది వైద్య పరంగా ఆ వృత్తి పని చేస్తూ బ్రతుకుతూ ఉంటారు ఈ ఈ జిల్లాలో ఎంతోగానో వాళ్ళకు వాళ్ళకు తగినట్టు వాళ్ళ పని ఇది దొరుకుతూ వాళ్ళకి వాళ్ళకి వచ్చిన ఆదాయంతో ఆదాయంతో చేసి పెట్టుకునే దాని దానికి తగినట్టుగా బ్రతుకుతూ ఉంటారు అంతేగాక ఇంకొంతమంది చాపలు పట్టడం చాపలు పట్టడం ద్వారా వాటి నుంచి వచ్చే డబ్బులు ద్వారా బతుకుతూ ఉంటారు ఇంకొంతమంది చాలా వరకు టూర్ టూర్ గురించి ఒక స ఒక సభగా ఏర్పాటు చేసుకుని ఆ జిల్లాలో ఒక సభగా ఏర్పాటు చేసుకుని టూర్ ప్లానింగ్ చేసుకొని వెళ్తూ వెళ్తూ ఉంటారు కొంతమంది వ్యాపారం చిన్నచిన్న వ్యా చిన్నచిన్న కూరగాయలు వంటి వంటి వంటి వాటిని అమ్ముతూ వాటి వాటితో వచ్చిన డబ్బులు డబ్బులతో కో అమ్ముతూ ఉంటారు దాని వల్ల కూడా వాళ్ళు ఏదో చిన్న చిన్న పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు